మేము అంటే చిన్ననాటి అంటే చిన్నపిల్లలకి చిన్ననాటి చదువులలో కాకమ్మ కథ వస్తాయి కదా కాకమ్మ కథ కాకి కాకికి దాహం వేస్తే ఆ కుండలో అది రాయి తెచ్చి వేస్తు ఆ వాటర్ని పైనకి ఎత్తి అట్లా తాగుతాయి కదా అది ఇప్పుడు మేము పెద్ద చదువులు చదివితే ఆ పెద్ద చదువులలో మధ్యలో వచ్చింది కానీ ఆ స్టోరీ ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్లో ఉంటే దాన్ని తెలుగులో చెప్పమని చెప్పిర్రు అప్పుడు నాకు సంతోషం అనిపించిది కానీ అది ఇంగ్లీష్లో ఉంది కదా దాన్ని చూస్తు చెప్పాలి ఇక ఎట్లా దాన్ని ఎట్లా కటింగ్ చేసి చెప్పాలి కదా